వ్యక్తులలో ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడానికి నేను క్రీడల కోసం ఒక స్టోరీ చెప్తాను శ్రీ శిశు వయో వృద్ధుల దివ్యాంగుల సహకార్ ఆద్వర్యంలో దివ్యాంగుల క్రీడ పోటీలు నిర్వహించారు ఒక ఊరిలో ఖమ్మం వ్యవసాయంలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రతీ సంవత్సరం వివిధ అంశాల్లో క్రీడ పోటీలు నిర్వహిస్తున్నామని ఒక ఊరిలో చాటింపు వేసారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు స్టేడియంలో శిశు వయో వృద్దులు దివ్యాంగులు సహకార్ ఆధ్వర్యంలో దివ్యాంగుల క్రీడల పోటీలు నిర్వహించారు అలా నిర్వహించినప్పుడు సునిల్ కుమార్తో కలిసి ఆటలపోటీలు ప్రారంభించారు చెస్ కేరమ్స్ రన్నింగ్ షాట్పుట్ వీల్ చైర్ అంశాల్లో పోటీలు నిర్వహించారు క్రీడ పోటీల్లో పాలుగునేందుకు మూడువందల ఎనభై మంది దివ్యాంగులు హాజరు అయ్యారు రెండువందల ఎనభై మంది వివిధ రకాల క్రీడ పోటీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒక ఆమె మాట్లాడుతూ ఆటల్లో ప్రతీక్ ప్రతిభ కనబరిచిన పలువురు దివ్యాంగులు రాష్ట్రస్థాయి దివ్యాంగులు క్రీడలకు ఎంపిక చేయున్నట్టు తెలిపారు ప్రతీ సంవత్సరం మా మాదిరీగానే ఈ ఏడాది కూడా దివ్యాంగుల క్రీడలు నిర్వహించా నిర్వహిస్తున్నారు కొద్ది రోజులలోనే జిల్లా మంత్రులు కలెక్టర్లు అనుమతి అనుమతితో దివ్యాంగులు దినోత్సవం వేడుకగా నిర్వహించేందుకు తేది ప్రకటించారు అదేరోజున గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు ప్రధానం చేయమంటూ చెప్పారు వివిధ గ్రామాలనుంచి వందల సంఖ్యల్లో తరలించి తరలివచ్చి క్రీడలను విజయవంతం చేసే ప్రతిఒక్కరు కృతజ్ఞతలు తెలిపారు వాళ్ళకి చాలా బాగా క్రీడలు చే ఆడారు ఒక్క కొంతమంది అందులోని కొంతమంది కాళ్ళు లేనివాళ్లు చెయ్యలు లేనివాళ్ళు వాళ్ళు కూడా స్టిక్స్ పట్టుకుని ఆడుతున్నారు అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎంత ధైర్యంగా ఉంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటే ఆ క్రీడల్లో పాల్గొంటారు పాల్గొన్నాక కూడా అందులో గెలవడం చాలా చాలా అంటే చాలా చాలా మంచి విషయం ఇది చాలా అద్భుతమైన విషయం అని మాట్లాడుకోవచ్చు ఎంత బాగా అంటే అంత బాగా ఎవరు అలా చే మనుషులు బాగా అంత కాళ్ళు లేనివాళ్ళు కూడా గేమ్స్లో స్టార్ట్ చేశారు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఎంత మనోనిర్భరం ఉంటే తప్పా వాళ్ళు గేమ్స్లో పోటీ పడలేరు కాబట్టి ఎవరికైనా సరే అంటే కాళ్ళు లేనివాళ్ళు కర్ర స్టిక్కులు సహాయంతో వాళ్ళు పోటీకి దిగారు అంటే అన్నీ ఉన్నవాళ్ళు ఇంకా ధైర్యంగా ఉండాలి వాళ్ళు అంత ధైర్యంగా గేమ్స్లో పోటీ పడ్డారు అంటే వాళ్ళు ఎంత మనోభావనతో నిండి ఉన్నారు అలా ఆత్మగౌరవాన్నీ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నారు అలాగే ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఉన్న క్రీడలను ఎంతోమంది ఎన్నో విధ ఎన్నో గేమ్స్ ఉంటాయి అవన్నీ నేర్చుకుని వ్యక్తులందరూ వ్యక్తులలో మనసుల్లో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్నీ పెంచుకోవాలి అప్పుడే అందరూ ధైర్యంగా ఉంటారు ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటారు అన్నిటిలో విజయం మనదే అని అనుకోడమే కాదు చేసి చూపిచ్చాలి దీన్నే ఆత్మవిశ్వాస ఆత్మగౌరవం సా సామర్థ్యం అనేది ఉంటుంది ఇలా చేయడంవల్ల ఎన్నో క్రీడలు ఉంటాయి దీనిలో అవన్నీ నేర్చుకోవడంవల్ల మానసిక వ్యాధి అనేది కూడా దరిదాపుల్లో లేకుండా పోతుంది